చెప్పన్న

వినిపిస్తుందా ఎక్కడ అన్న ఫ్రెష్ మాల్ అది నిన్ననే వచ్చింది స్టాకు నువ్వు ఒక్కనివే నేను చూస్తున్నా నువ్వు ఒక్కనివే చెప్తున్నావు ఇట్లా బాగోలేదని మొన్న వచ్చినావు మొన్న ఇడ్లీరవ్వ మంచిగా లేదంటన్నావు నీకే అనిపిస్తుంది ఇట్లా అది ఆ టేస్ట్ ఏ అట్లా అన్న నీకు అర్థమవుటలేదు నేనెందుకు ఆడుకుంటా అన్న మీకు నాకు కావాల్సిందే గిరాకీ కదా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకన్నా గానీ నేను ఇచ్చేది క్వాలిటీ ఉంటుంది ఇక్కడ నెంబర్ వన్ నువ్వు ఎందుకు వస్తావు ఇక్కడికి నెంబర్ వన్ అనే కదా అవునా ఏమో ఒకసారి ఆగు మరి నేను టేస్ట్ టేస్ట్ చేసి చూస్తా ఒక్క నిమిషం చూస్తున్నా మీకు ఇచ్చింది బాగానే ఉంది కదా మీరు రెడ్డి మెస్సేనా ఏమో మరి మీకు స్టాక్ ఇట్ల మంచిగా రాలేదు కావచ్చు గానీ నేను ఇచ్చింది అయితే పర్ఫెక్ట్ గానే ఇచ్చినా సరే సరే అన్న చూస్తా అంటే మీకు ఓన్లీ ఇదొక్కటే ప్రాబ్లమ్ ఉందా ఇంకేవైనా వేరేవికూడా ప్రాబ్లమ్ ఉందా అవును నేను చెక్ నేను మీరు రావాలనే కదా అన్న నేను చేసేదంతా అదే నువ్వచ్చేదే మా దగ్గరకి నువ్వు ఎప్పడి నుండో మా దగ్గరకే వస్తున్నావు నేను ఎందుకు చేస్తా అన్న అట్లా కల్తీ ప్రోడక్ట్ నేను ఎందుకు అమ్ముతా చెప్పు సరే చూద్దాం మరి ఏం ప్రాబ్లమ్ అయ్యిందో ఆ బస్తా మంచిగా రాలే కావచ్చు ఏ గట్లా గట్లా అనకు నువ్వు మంచిగానే ఉంటుంది గానీ సరే సరే నెక్స్ట్ కాడి నుండి మంచిగానే వస్తాయి అదేదో ప్రాబ్లమ్ ఉన్నట్టు ఉంది కల్తీ అయినట్టు ఉంది సరే నెక్స్ట్ సారి బాగాలేకుంటే మీరు వేరే కాడికి వెళ్ళచ్చు కానీ చూస్తా ఈ సారి మంచిగా చెక్ చేసుకుని పంపిస్తా ఓకే ఓకే అన్న రైట్ రైట్ రైట్